హలో ఇది వెంకటేశ్వర ట్రావెల్సా అండి మీరు ట్రిప్ ఏజెంటేనా అంటే మేము ఇట్లా మా ఫ్యామిలీ అంతా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అండి అంటే ఇట్లా ప్రస్తుతానికి అయితే ఇట్లా ఫస్ట్ ఇట్లా నార్త్ ఇండియాలో ఇట్లా కాశీ ఇవన్నీ టెంపుల్స్ అన్ని వెళదాం అనుకుంటున్నాం సో ఇప్పుడు ఒక టెన్ మెంబెర్స్ ఉంటాము సో ఏది ఏది మనకు సెట్ అవుతుంది అంటారు ఓకే

కారా అండి మీ దగ్గర ఉన్న కార్ అట్లే ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు ఇట్లా ఒక టెన్ మెంబెర్స్ ఉన్నాం ఇట్లా మిని బస్ ఉంటుంది కదా అండి ఇట్లా ఓకే కెపాసిటీ ఎంత అండి అంటే ఇంకో ఫైవ్ మెంబర్స్ తీసుకురావచ్చు అన్నట్టు మేము ఓకే అయితే ఇప్పుడు ఫైవ్ డేస్ అంటున్నారా ఓకే ఓకే మీరు అన్నిప్లేసెస్ అన్నీ చెప్తారు కదా క్లియర్గా ఓకే ఓకే

ఎంత అవుతుంది అండి టోటల్గా కోస్తా మనకు

ఓకే ఓకే మళ్ళీ ఫుడ్ అది అంతా అంటే ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్లో కాదా అండి ఓకే ఓకే కొంచెం ఏమి కన్సెషన్ ఉండదా అండి ఇట్లా ఎక్కువ మంది వస్తున్నాం ప్రాఫిట్ కదా మీకు కూడా కదా

అయితే మాట్లాడతాను అండి తీసుకు వస్తాను ఇంకో ఫైవ్ మెంబెర్స్ని

ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంతవరకు అవుతుంది అండి అప్పుడు

ఓకే అర్థమైంద అర్థమైంది అండి ఓకే ఓకే ఓకే థ్యాంక్స్ అండి నేను వచ్చి కలిసి మాట్లాడుతాను అండి సరే అండి థ్యాంక్ యూ అండి